పిల్లలు తమ ఖాళీ సమయంలో వినోదం కోసం ఇతర పిల్లలతో ఆటలాడడానికి ఇష్టపడతారు అలాగే వీడియో గేమ్లు ఆడడము ఇంకా బయటకు అమ్మ నాన్నలతో బయటకు వెళ్ళడానికి ఇష్టపడతారు ఇంకా వారి తోటి వారితో బయట ఆడుకోవడానికి ఇష్టపడతారు తమ ఖాళీ సమయంలో కొన్నిసార్లు బుక్స్ చదవడము బొమ్మలు గీయడము ఇలాంటి పనులు చేయడానికి ఇష్టపడతారు